నో నో నేను న్యూస్ పేపర్ అనేది చదువుతాను డెయిలీ అందులో రోజు వచ్చే అప్డేట్ను చెన్నై వలన చనిపోయిన ఏదైనా బిజినెస్ సంబంధించిన బంగారం బంగారం పెరిగిందా తగ్గిందా మళ్ళా మనం చికెన్ది ధర డెయిలీ ఎంత ఉందని తెలుసుకొనికి మళ్లీ స్టడీ పరంగా దిక్సూచి అనేది రెగ్యులర్గా అనేది వస్తుంది మనకి అది మనం ఏ కోర్స్ అయినా మనం తీసుకోవచ్చు అది సో ఏదైనా ఇంటర్మీడియట్ అన టెన్త్ టెన్త్దైనా ఇంకా యూపీఎస్సీ కొషన్స్ అయినా మనకి ఈ దిక్సూచులు చాలా ఇస్తరు ఇందులో ఏందంటే బిజినెస్ సంబంధించి నేను ఎక్కువ చూస్తాను ఏ బిజినెస్ పెడితే బాగుంటదని సో దీంట్లో అయితే కొంచెం మనకి తెలుస్తుంది కదా ఏదున్నా ఇంకా సినీ న్యూస్ అయినా మూవీస్ అంటే మస్తు ఇష్టం మూవీస్ దేంట్లో అంటే ఏ థియేటర్లో పడతాయని రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం మేము ఇంకా దానిలా దానిలా వచ్చి స్టోరీస్ తెలుగువి చాలా మంచిగా ఉంటుంది అంటే వంటల గురించి ఇంకా హెల్త్ పరంగా అయినా కొత్త కొత్త స్టోరీస్ అదొకటి ఇదొకటి న్యూస్ పేపర్లో చాలా బాగుంటుంది హెల్త్ పరంగా అయితే నాకు మస్తు నచ్చుతుంది ఇది డెయిలీ ఏ కాయగూరలు తినాలి ఎంత హెల్తీగా ఉంటారని జ్యూస్ అయినా ఈ ఎండాకాలం రోజైతే ఎక్కువ జ్యూస్ అవి తినమని చెప్తారు తాగమని చెప్తారు సో ఇంకేందంటే డెయిలీ వాడే న్యూస్ పేపర్లో మనం పొలిటిక్స్ అయినా ఏమైనా గవర్నమెంట్ పథకాలు ఇంకేమైనా సంబంధించిన అయినా పథకాలు గురించి కూడా చాలా తెలుసుకోవచ్చు